నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చూడాలన్నా చాలా బాగుంటుంది సీతాకాలంలో మంచు పడుతూ మంచిగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు సరదా సరదాగా ఉండవచ్చు ఇంకా ఎండ వర్షం అంటే కొంచెం ఇబ్బంది పడాలి శీతాకాలం అయితే వాతావరణం చాలా సైలెంట్గా ఉంటుంది బాగుంటుంది చూడటానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ కొంచెం పిల్లలతో గట్రా ఇబ్బంది లేకుండా వేడి వర్షం అలాంటి ఇబ్బందులు లేకుండా చల్లగా పిలలు కూడా చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు నాకు ఈ సీజన్లో చాలా ఇష్టం అంటే ప్రొద్దున్నే పువ్వులు కూడా చాలా మంచిగా ఉంటాయి దాని మీద మంచు కూరుస్తూ చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి శీతాకాలంలో ఎక్కడికైనా ఎవరితోనైనా చక్కగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది శీతాకాలం అంటే ఇది ఒక్క చూడదగ్గ ప్రదేశానికి వెళ్ళాలన్నా అంటే దూరంగా ఇప్పుడు అరకు అలాంటివి ఉంటాయి కదా ప్రదేశాలు ఆ ప్రదేశాలు చూడటానికి వెళితే శీతాకాలంలో మంచిగా చాలా బాగుంటుంది మంచు కట్రా కురుస్తూ పిల్లలు కూడా బాగా సరదాగా ఆడుతూ పాడుతూ మంచిగా ఇది చేస్తారు అన్నమాట శీతాకాలం అనేది శీతాకాలంలో క్రిస్ట్మస్ అనేది క్రిస్ట్మస్లో టైమ్లో కూడా మేము అలా తిరుగుతూ దేవుడిని స్తుతిస్తూ ఉంటాము ఆ టైమ్లో మాకు వేడి ఇది ఏమి తెలియకుండా ఉంటుంది అందుకనే మేము శీతాకాలమునే చాలా ఇష్టపడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం శీతాకాలం అంటే శీతాకాలంలో మంచిగా ఉంటుంది అన్నమాట అసలు